పాము కాటు పురుగులు కుట్టడం మరియు జంతువులు కరవడం వంటి ప్రమాదాల నుండి జాగ్రత్త పడటానికి ఉచిత సలహా ఏమిటంటే పాములు సంచరించే ప్రదేశానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి పాములు ఉండే ప్రాంతాలను నివారించండి అడవిలో లేదా ఇతర ప్రమాదకరమైన ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు తగిన రక్షణను వస్తువులను ధరించండి మీకు పాము కాటు వేయబడిందని మీరు అనుకుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి పురుగులను తరిమి కొట్టడానికి దోమల ప్రీఫిళ్ళను ఉపయోగించండి మీ శరీరాన్ని పురుగుల నుండి రక్షించుకోవడానికి ప్యాంట్లు షర్టులు మరియు సాక్స్లను ధరించండి మీరు కుట్టబడిందని మీరు అనుకుంటే కుట్టిన ప్రాంతాన్ని శుభ్రం చేసి ఐస్ ప్యాక్ను ఒత్తించండి అడవిలో లేదా ఇతర ప్రమాదకరమైన ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది జంతువులను ఆకర్షించే దుస్తులు ధరించవద్దు జంతువులను ఇబ్బంది పెట్టవద్దు ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు పాము కాటు పురుగులు కుట్టడం మరియు జంతువులు కరవడం వంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని రక్షించుకోవచ్చు